చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన ప్రమాణ సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి రోడ్లు రవాణా కానీ రైళ్లు రవాణా కానీ విమానాశ్రయాలు ప్రభుత్వ రవాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా ఒక సామాన్యుడికి ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అంటే ఒక ప్రశ్న ఎందుకంటే ఈ యొక్క రోడ్డు ప్రయాణంలో రోడ్డు రవాణాలో ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి నచ్చిన విషయం ఏమిటంటే ఆర్టిసి బస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేగా ఉంటుందంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లడానికి దగ్గర్లో ఉన్న ప్రదేశాలు చూడడానికి బస్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కానీ అది సరైన సమయంలో వస్తుందా అంటే ఒక ప్రశ్న ఎందుకంటే బస్సు అనగానే రోడ్డు రవాణాల్లో ఎలా ఉంటుందో తెలీదు ట్రాఫిక్ ఎక్కువగా ఉండవచ్చు మనం అనుకున్న ఆ సమయానికి ఒక ఒక ఊరికి వెళ్లలేకపోవచ్చు అందువల్ల అది ఒక సమస్యగా చూడవచ్చు అంతేకాకుండా లేదు ఒక దూరమైన ప్రదేశాలు వెళ్లాలి అనుకున్నప్పుడైతే ఈ యొక్క బస్సు రోడ్డు రవాణా జోలికి కరెక్టు గా ఒక సరైన సమాధానం అంటే కాదు ఎందుకంటే ఇకనుండి చిత్తూరు నుండి ఢిల్లీకి వెళ్లాలంటే మన చిత్తూరు జిల్లాలో విమాన ఆశ్రయము లేవు అలా ఓ సామాన్యుడు అంత దూరం ప్రయా ప్రయా ప్రయాణించ ప్రయాణించాలంటే ఇక్కడ ఉండి తిరుపతికి వెళ్లి అక్కడ ఉన్న విమానాశ్రయం మీదగా ఇక్కడ చిత్తూరు తిరుపతి నుండి ఢిల్లీకి వెళ్ళడానికి సమయం ఉంది కానీ చిత్తూరు నుండి తిరుపతి వెళ్ళడానికి రోడ్డు రవాణా ఉంది కానీ అది సరైన సమయానికి ఉంటుందంటే చెప్పలేము కొంచెం టైం లేట్ అయినా కానీ మన యొక్క విమానాన్ని వదులుకునే సమయం ఆలోచనలు ఉండవచ్చు చెప్పలేము అందువల్ల నడక మీదుగా వెళ్లాలనుకున్న లేదంటే ఇలా ఎన్నో ఉన్నాయి ఏపీఎస్ఆర్టిసి బస్సులు చెప్పాలంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతి ఒక్కరికి నచ్చిన విషయం ఎందుకంటే దగ్గర్లో ఉండే ప్రదేశాల్లో తిరిగి చూడడానికి ఎంతో సులువుగా ఉంటుంది అంతే కాకుండా నడక మార్గంగా వెళ్లాలంటే ఎంతో కష్టం రహదారులు ఆ నెట్వర్క్లు ఎన్నో ఉన్నాయి అంటే మన యొక్క ప్రభుత్వం ఇచ్చిన అరవై ఒకటి అరవై తొమ్మిది రహదారులు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా జాతీయ రహదారి నలభై అలా ఇలా ఎన్నో రహదారులు ఉన్నాయి ప్రతి ఒక రహదారి మీదుగా రోడ్డు ప్రయాణం అనేది ఎంతోమంది వెళ్తున్నారు అని మనము ఒక ప్రదేశం నుండి దూర ప్రదేశానికి వెళ్లాలంటే విమానాశ్రయం ముఖ్యం అలా ఒక సామాన్యుడు ఇక్కడ నుండి తిరుపతి వెళ్లే తిరుపతి నుండి విమానాశ్రయం మీదుగా వెళ్లాలంటే చాలా కష్టం అందువల్ల చిత్తూరు జిల్లాలో విమానాశ్రయం ఉన్నప్పుడు దూర ప్రదేశం వెళ్లాలంటే ఇక్కడ నుంచి ఒక మంచి సమయానికి అక్కడికి వెళ్లిపోవచ్చు కానీ రోడ్డు రవాణాల మీదుగా వెళ్లేటప్పుడు మనం వెళ్లే చోటు వచ్చేసరికి సరైన సమయానికి వెళ్తుందా అంటే చెప్పలేము అది ఒక ప్రశ్న అలా ఏ ఒక విషయాన్ని తీసుకున్న చెడు లేకోకుండా ఉండదు కానీ వెళ్లాలనుకునే సమయానికి ఒక ముందు కన్నా వెనకన్నా పోయి వెళ్లి చేరవచ్చు కానీ రోడ్డు రవాణాలో ఏపీఎస్ఆర్టిసి అనేది ఒక ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక ఎక్కడ వెళ్లాలి అన్న ఎలా వెళ్లాలన్నా ఏపీఎస్ఆర్టిసి బస్సు మీద ప్రతి ఒక్కరు వస్తుంటారు ఎంతో మంది జనాలు ఏపీఎస్ఆర్టిసి మూల్యంగా వెళుతుంటారు ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏపీఎస్ఆర్టిసి బస్సు ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఆంధ్రాలో తీసుకున్నట్లయితే ఎక్కువగా యూజ్ చేసే ప్రభుత్వ రహ ప్రభుత్వ వాహనాల్లో లేదంటే ఇలా ఎన్నో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన ప్రయాణ సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక జిల్లాలో ఎక్కువగా యూజ్ చేసే ప్రయాణ సౌకర్యాలు ఏవంటే రోడ్డు రోడ్డు రవాణా రోడ్డు రవాణాలు ఎంతమంది యూజ్ చేస్తారు రైలు రవాణాలు యూజ్ చేస్తారు అలా ఇలా ఎన్నో ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు ఇలా ఎన్నో ఉన్నాయి